ఆంధ్రప్రదేశ్ సమాజంలోని ప్రభుత్వ పాత కాలం అనేది చాలా ఎక్కువగా మారింది ఇప్పటిలో అయితే సమాజ నిమయం నియమాలు మరియు విద్యా పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి జరిగాయి విద్యలో అయితే చాలా మార్పులు వచ్చాయి మరియు ప్రాం ప్రాంతాలలో కూడా చాలా అభివృద్ధి అనేది జరిగింది ముందు అయితే ప్రాంతాలలో మట్టి రోడ్డు అనేవి ఉన్నాయి ఇప్పుడు అయితే సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లు తారు రోడ్లు ఇలాంటివి ఉన్నాయి విద్య అనేది ముందు తెలుగు మీడియం లో మాత్రమే ఉన్నాయి ఇప్పటిలో అయితే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇలాంటివి ఎన్నో అనేవి విద్యలో కూడా అభివృద్ధి అనేది వచ్చింది మరియు పారిశ్రామిక పెద్దలు ముందు కాలంలో అయితే ఎద్దులతో దున్నేవారు మరియు ఎద్దుల బండులు వాడేవారు మరి ఇప్పుడు కాలంలో అయితే ట్రాక్టర్లు వచ్చేసాయి మరియు మరియు కొయ్యడానికి కూడా మిషన్స్ ఇలాంటివి ఎన్నో వచ్చాయి మరియు పారిశ్రామిక వాటిలో కూడా ఎంతో అభివృద్ధి అనేది చెందింది